గుండమ్మ కథ చాలా ఇష్టం అందులో దాన వీర శూర కర్ణలో దుర్యోధనుని మయసభ డైలాగు ఎన్టీ రామారావు చెప్పింది చాలా ఇష్టం గుండమ్మ కథలో ఎన్టీ రామారావు సావిత్రిని పెళ్ళి చేసుకోవడానికి సూర్యకాంతం అత్తగా తో ఉన్న డైలాగ్స్ కూడా నాకు చాలా ఇష్టం